నమస్తే అండి నా పేరు రేవతి మా ఊర్లో ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చేసి ఇప్పుడు మేము మేము ఉండేది వచ్చి బాడుగ ఇంట్లోనే నెక్స్ట్ ల్యాండ్ కొనుక్కున్నాము మా ఊర్లోనే ఇప్పుడు ఇల్లు కట్టే ప్లాన్ లోనే ఉన్నాము వన్ ఇయర్ పడుతుంది ఇల్లు కట్టడానికి ల్యాండ్ అయితే ఇప్పుడే కొన్నాం కాబట్టి మేము కొంచెం డబ్బులు సమ సమకూర్చుకొని దాని తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము దానికి ఎలా ఎలా అనేసి ముందు ఇల్లు కట్టాలంటే ఫస్ట్ చూడాల్సింది వాస్తే అండి వాస్తు తర్వాత వాతావరణం ఎలా ఉంది ఎటువైపు కిటికీలు పెడితే గాలి బాగా వస్తుంది వాస్తు ప్రకారమే కట్టుకుంటాము తర్వాత వచ్చేసి చుట్టూ ఇంటి చుట్టూ చెట్లు గార్డెనింగ్ పెట్టడం గాని అలా పెడితే మన ఆరోగ్యానికి మంచిది కుటుంబ సభ్యులకు గురించి కొంచెం ఆలోచించాలంటే మా ఇంట్లో వచ్చి వయసైన వాళ్ళు ఇద్దరు ఉన్నారు మా అత్త మామ గారు ఉన్నారు కదా వాళ్ళకి ఒక రూమ్ కేటాయించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అంటే కిటికీలు ఎక్కువ ఉండేలాగా గాలి బాగా రావడానికి వెలుతురు బాగా రావడానికి అలా నిర్ణ నిర్ణయించుకుని వాళ్ళకొక రూమ్ గదిని ఏర్పాటు చేయాలి అనేసి వంటగది వచ్చేసి నాకు వంటగది ఎప్పుడు గాని విశాలంగా ఉండాలి ఎందుకంటే వంటగది ఇరుగ్గా ఉంటే ఇప్పుడు నేను ఉన్న మేము బాడుగ ఇంట్లో ఉన్నాం కదా ఆ ఇంట్లో వంటగది చాలా చిన్నదండి చాలా ఇబ్బంది అవుతుంది అసలు చాలాసార్లు నేను చేయి కాల్చుకున్నాను కూడా నాకు వంట గది విశాలంగా ఉండాలి అప్పుడే కింద కూర్చొని కాయగూరలు కోసుకోవడానికి కానీ పిండి రుబ్బుకోవడానికి కానీ మసాలాలు నూరుకోవడానికి కానీ అవ అవన్నీ నాకు కొంచెం విశాలంగానే ఉంటే నాకు ఇష్టము విశాలంగా ఉండాలి వెలుతురు రావాలి గాలి కూడా బాగా రావాలి కొంచెం అంటే ఎక్కువ గాలి కాదు ఒక ఒక కిటికీ ఉంటే కొంచెం గాలి వస్తే కొంచెం బాగుంటుంది తర్వాత వచ్చి వెలుతురు ఉండాలి ఎందుకంటే మనం ముందు లేవగానే వెళ్ళేది వచ్చి వంటగదికే స్నానం చేసిన వెంటనే లేవగానే వెళ్ళడం ఆడవాళ్ళకి వంటగది ముఖ్యము నాకు అది కొంచెం విశాలంగా ఉండాలి వాస్తు ఖచ్చితంగా చూస్తానండి వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకుంటేనే మనం మన కుటుంబ సభ్యులతో సంతోషకరంగా ఉండవచ్చు తర్వాత వచ్చి పూజ గది పూజ గది కూడా నాకు కొంచెం విశాలంగా ఉండి ఆ టాలన్ని పెట్టుకోవడానికి మెయిన్ అట్రాక్షన్ అంటే ఇంట్లో ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఇటుపక్క చూస్తేనే పూజగది కనిపించాలి పూజ గదికి వచ్చేసి నాకు ఆ బెల్స్ ఉండే డోర్ పెట్టడం అంటే చాలా ఇష్టము తర్వాత వచ్చి దానికి వైట్ కలర్ పెయింట్ వైట్ ఏ కొడతారు మామూలుగా పూజ రూమ్ కి వచ్చేసి పూజ రూమ్ వచ్చి నాకు వాస్తు ప్రకారం మా అమ్మగారు ఎక్కడ పెట్టమంటారో అక్కడ పెట్టేస్తాం అనమాట గ్రామంలో ఇప్పుడు ఇల్లులు వచ్చేసి అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లలందరూ ఫా బయట ఊళ్ళకి ఫారెన్ లకి వెళ్ళేసి వాళ్ళు డబ్బులు పంపించడం దాంతో ఇల్లు ఇల్లు కడుతున్నారు ముందైతే పెద్దవాళ్ళు వాస్తు చూసి నాకు ఫర్నిచర్స్ ఇలాగే కావాలి డోర్లు వచ్చి ఈ ఈ ఈ చెక్కతోనే చేయాలి నాకు ఇలాగే ఉండాలి ఇలా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది అది అది చెప్పడం ఆరోగ్యం కోసమే అండి ఇలాంటి డోర్స్ ఉండడం ఇలాంటి చెక్కతో చేస్తేనే ఆ గాలి తగిలితే ఆ చెక్కలో నుంచి వచ్చే వాసన మన ఆరోగ్యానికి మంచిదని అలా చెప్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు అదంతా ఎందుకు మనం మోడ్రన్ గా కడదాము నేను ఫారెన్ లో ఒక ఇల్లు చూశాను అది చాలా బాగుంది మనము ఆ మోడల్ లో కడదామని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు చాలా వరకు గ్రామాల్లో కూడా వాళ్ళ వాళ్ళు కొడుకు కూతుళ్లు ఫారిన్ నుంచి చెప్పడము దాని ప్రకారమే కడుతున్నారు ఒక వాస్తు కట్టట్లేదు అది వాళ్ళకి పెద్దవాళ్ళకి కొంచెం బాధాకరంగా ఉన్నా ఇంక కొడుకులు మన తర్వాత వాళ్ళే కదా ఉంటారని చెప్పేసి వాళ్ళు చెప్పిందాని ప్రకారమే కడుతున్నారు ఈ మధ్య సంవత్సరంలో ఇలా చాలా నేనే చూస్తున్నాను మా ఊర్లోనే ఇక్కడ ఇది పెద్ద టౌన్ కాదు సిటీ కాదు కొంచెం విలేజ్ టైప్ ఏ అనమాట ఇక్కడ ఇల్లులు కూడా అలాగే కడుతున్నారు ఇరుక్ ఇరుకుగా ఉన్నాయి మళ్ళీ పై పైన కట్టేసి ఇల్లులు బాడుక్ బాడుగల్ కోసమో చిన్నచిన్న రూములు పెట్టేసి ఐదు వేలు ఆరు వేలు అలా చెప్తున్నారు ఇరుకురుగ్గా కట్టకుండా బాగా గాలి వచ్చేలాగా విశాలంగా వెలుతురు వచ్చేలాగా కొంచెం ముందర గార్డెనింగ్ ఇవన్నీపెట్టుకొని కట్టుకొని వాస్తు ప్రకారం కట్టుకుంటే మన ఆరోగ్యము బాగుంటుంది మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది వాస్తు ప్రకారం ఉంటే ఇంట్లో ఏ గొడవలు రావు ప్రశాంతంగా జీవించండి అవన్నీ చూసి ఇల్లు కడితేనే అది పరిమిత పరిమితంగా ఒక ఇల్లు అనేది ఏర్పడుతుంది ఏ ప్రాబ్లం రాకుండా సంతోషంగా సుఖ సంతోషంగా ఉండచ్చు అండి